నేను ఎక్కడికైనా ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటే కనక ఇష్టమైన ప్రదేశాలు ఏమిటంటే ముందుగా నేను అరకు వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ ఉండే పర్వతాలు అలాగే కొండలు కూడా చూడాలని ఎంతో ఆశగా ఉంది నాకు అలాగే నేను ఇంకా చూడవలసిన ప్రాంతాలు ఏమిటంటే సముద్రం వైజాగ్లోనే అరకు అయిపోయిన తర్వాత వైజాగ్ ఆర్కే బీచ్కి ఒకటి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ ఒకే ఒక్కసారి వెళ్ళాను వెళ్ళిన సే వెళ్ళిన ఒక రోజంతా కూడా నేను ఎంతో ఆనందాన్ని పొందాను అలాగే అక్కడ ఉండే సబ్మేరియన్ చూసాను ఆర్కే బీచ్లో ఉండే ఆహారం తిన్నాను ఆడుకునే వస్తువులు ఉంటాయి ఇవన్నీ నాకు ఎంతగానో నచ్చాయి ఇంకా నేను ఒకవేళ ఏదైనా మతపరమైనా ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే కనక నేను జెరూసలేం కూడా వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పటివరకు కుదరలేదు కానీ ఇక ముందు చూడాలి ఎప్పటినుంచో వెళ్ళాలని నాకు ఆశగా ఉంది ఇంకా మతపరమైనా ప్రదేశాలంటే మతపరమని కాదు కానీ ఒక దేవాలయం అనుకోండి దేవాలయం ఏంటంటే వైజాగ్లోనే సెయింట్ ప్యారిస్ చర్చ్ అని ఒకటి ఉంటుంది సెయింటు పీటర్ బ పీటర్స్ ప్యారిస్ కాదు సెయింట్ పీటర్ పాల్ అని ఒక చర్చ్ ఉంటుంది అది ఎంతగానో ఎప్పటినుంచో పురాతనమైన చర్చ్ అని విన్నాను అదొకటి అలాగే నేను కేరళ కూడా వెళ్ళాలనుకుంటున్నాను కేరళ ఎందుకంటే కేరళలో మనకీ స్వచ్ఛమైన ప్రకృతి కనపడుతుంది అంటే కొబ్బరి చెట్లు లేకపోతే పచ్చదనం అనేది ఎక్కువగా కనపడే రాష్ట్రం ఏది అని అంటే కేరళ మనకి అక్కడ మీకు నీటిలో పడవలలో ప్రయాణాలు ఉంటాయి ఆ పడవలలో ప్రయాణం నాకు ఎంతగానో నేను కొన్ని వీడియోల్లో చూసి మైమరచిపోయాను అలాంటి ప్రాంతాలకి వెళ్ళాలని అక్కడ క్రైస్తవ దేవాలయాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయని విన్నాను అవి కూడా చాలా పురాతనమైన కట్టడాలని అలాగే వారి ఎంతో భక్తితో ఉంటారని కూడా విన్నాను ఇలాంటి చోట్లకు నాకు వెళ్ళడం అనేది చాలా ఇష్టము ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అంటే అలా పని అవుతుంది అలాగే వారిని పలకరించినట్టు కూడా అవుతుంది అని చెప్పి బంధువుల ఇంటికి నేను వెళ్ళడానికి అప్పుడప్పుడు ఆసక్తి చూపుతాను ముందుగా అయితే నేను ఏదన్నా ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటే గనక అరకు అనేది వెళ్ళడానికి ఎక్కువ ఆశక్తిగా ఉన్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో అక్కడ ఉండే జలపాతాలు కొండలు పర్వతాలు చూడాలని అలాగే అక్కడ టీ కి సంబంధించిన ఆకులు టీ ఆకులు పెంచుతారు టీ మొక్కలు పెంచుతారని విన్నాను ఈ అవన్నీ చూడాలని అక్కడ ఈ ప్రకృతి కూడా చాలా మనకీ ఎంతో నచ్చుతుందని చెప్పారు పొద్దుపొద్దునే మంచు పడుతుందని విన్నాను కూడా ఎందుకంటే అక్కడ పచ్చదనంతో ఎప్పుడు చల్లగా ఉంటుందని వాతావరణం చెప్పారు నాకు నేను అందుకు అక్కడికి వెళ్ళాలని చాలా సంవత్సరాలు నించి అనుకుంటున్నాను అక్కడికి ఒకటి అలాగే జెరూసలేం కూడా మా కుటుంబ సభ్యుల అందరితో కలిసి జెరూసలేం వెళ్ళాలనేది నా ఆశ అది ఎప్పటికైనా నెరవేరుతుంది ఇవి నేను నాకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇష్టమైన ప్రాంతాలంటే చెప్ప గూర్చి ఇష్టమైన ప్రాంతాల గురించి చెప్పాలంటే ఈ పైన చెప్పుకున్నవి నేను బాగ బాగా ఇష్టపడతాను వెళ్ళడానికి